నా అతిధులకి ఏం పెట్టాలనేది వారి అభిరుచిపై ఆధారపడి ఉంటుంది అయితే శీతాకాలంలో నేను తరచుగా వెచ్చని మరియు సంతృప్తికరమైన ఆహారాన్ని వండిస్తాను దానిలో మొదటిగా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ శాఖాహారులకు లేదా శాఖాహారుల అతిధుల కోసం గొప్ప ఎంపిక ఇది రుచికరమైన మరియు పోషకకరమైనది ఇది శీతాకాలంలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే పిజ్జా పిజ్జా ఎల్లప్పుడూ బాగా పనిచేస్తుంది ఇది అనేక రకాల పదార్థాలతో వండవచ్చు కాబట్టి అతిధులకు అభిరుచులను తీర్చడానికి దీనిని అనుకూలించవచ్చు అలాగే మరి ఒకటి బ్రౌన్ రైస్ సంతృప్తికరమైన మరియు పోషకమైనది ఇది అనేక రకాల వంటకాలలో వండవచ్చు వీటిలో చికెన్ లేదా వేరే కర్రీని వాడవచ్చు అలాగే కర్రీ ఒక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి వంటకం ఇది అనేక రకాల పదార్థాలతో తయారు చేయవచ్చు ఇది రుచికరమైన మరియు సంతృప్తికరమైనది అతిధులకు ఏమి పెట్టాలనేది వారి అభిరుచిపై ఆధారపడి ఉంటుంది వారి అభిరుచిని అను పరిగణలోకి తీసుకుని వారికి ఆనందించే పదార్థాలను వండించాలి